స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత ఈ ట్యూషన్ అని ప్రైవేట్ క్లాసెస్ అని పిల్లలని మానసికంగా ఒత్తిడికి గురి చేయడం తప్ప దాని వల్ల ఎలాంటి లాభం లేదు ఎందుకంటే పిల్లలు ఉదయం నుండి సాయంత్రం దాకా పాఠశాలలో ఉండి చదువుతు ఉంటారు రాస్తు ఉంటారు ఇప్పుడు ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో అయితే పిల్లలకి ఆడుకోవడానికి అయితే టైమ్ ఇవ్వడం లేదు పని చేస్తు నేర్చుకోవడం అనేది ఇప్పుడు స్కూళ్ళలో అసలు ఉండడంలేదు కాబట్టి పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత స్కూల్లో అలిసిపోయి వస్తారు వచ్చిన తరువాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు ఆడుకుని తర్వాత భోజనం చేసిన తర్వాత కాసేపు చదువుకోమని అంటే పిల్లలు హాయిగా చదువుకుంటారు ఈ ట్యూషన్లు ప్రైవేట్ క్లాసెస్ వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవ్వడం తప్ప దాంతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఎందుకంటే పిల్లలకి ఎంత ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళ మైండ్ అంతా చురుకుగా పని చేస్తుంది అందుకని నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రైవేట్ క్లాసెస్ కానీ ఈ ట్యూషన్స్ కానీ పంపించడం వల్ల పిల్లలకి నష్టమే కానీ లాభం అయితే ఏ మాత్రం ఉండదు